చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము పంపిస్తాము మీ రూమ్కి నెంబర్ ఏంటి మ్యామ్ ఒకసారి మళ్ళీ చెప్పండి మీది రూమ్ నెంబర్ ఓకే అండి ఇప్పుడు పంపిస్తాము మ్యామ్ ఇందాక ఓకే మ్యామ్ మేము పంపిస్తాము సారీ మ్యామ్ అంటే చూడలేదు మీది ఎవరు చెప్పలేదు సో నేను ఇప్పుడు పంపిస్తాను మ్యామ్ క్లీన్ చేయిస్తాను ఇప్పుడు ఇంకేమన్నా ఏమన్నా ప్రొబ్లెమ్స్ ఉన్నాయా మ్యామ్ అక్కడ రూమ్లో ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్స్ అండి మ్యామ్ ఓకే మ్యామ్ పక్కా చేయించుతాను మేడం ఓకే మ్యామ్ త్రీ నాట్ టూ రూమ్కి పంపిస్తాను మేడం క్లీన్ చెయ్యడానికి ఓకే మ్యామ్ ఇంకేమన్నా ఏమన్నా చూడలేదా అంటే ఒకసారి పక్కా ఫోన్ చెయ్యండి మ్యామ్ ఈసారి మేము కాల్ లిఫ్ట్ చేస్తాము చెప్పండి మ్యామ్ మేడం ఓకే మేడం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ